హలో గుడ్ మార్నింగ్ సార్ నేను యశ్వంత్ వాళ్ళ పేరెంట్ని మాట్లాడుతున్నాను నేను యశ్వంత్ వాళ్ళ పేరెంట్ మాట్లాడుతున్నాను సార్ సార్ అది మా కొడుకు ఎలా చదువుతున్నాడు అని అడగడానికి ఫోన్ చేశాను సార్ యశ్వంత్ సెవెంత్ క్లాస్లో చదువుతున్నారు ఏ సెక్షన్ అది అవునా అండి చాలా కష్టపడతాడు అండి అందుకని అడుగుతున్నాను ఇంకా రిసల్ట్స్ రాలేదు తనవి అందుకని అడుగుతున్నాను అవునా అండి అవునా అండి మీరు చెప్పినట్టుగా చాలా బాగుంటారు అని కోరుకుంటున్నాను అండి అవునా అండి ఇంట్లో కూడా అలాగే పాడుతూ ఉంటాడు నేను ఆపుతు ఉంటాను మీరు వాడిని బాగున్నారు అంటున్నారు అంటే బాగుండవచ్చు అండి అవునే అవునా అండి చాలా చాలా మంచి పని చేస్తున్నారండి మా కొడుకుకి చాలా మంచి ఉద్దేశం అండి అవునా అండి అవునా అండి మీరు చెప్పినందుకు వెళ్తాడేమో అండి మీరు చెప్పారు కదా పక్కా వెళ్తాడు అవునా అండి మీరు చెప్పినట్టుగా జరుగుతుందని కోరుతున్నాను అండి మీరు ఎలా చెప్తే అలా వింటాడు అండి మా మా కొడుకు సరే అండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్